ఆ నేనేనండి ఆ వస్తారు ఆ అంటే మార్నింగ్ ఈవెనింగ్ రెండు పూట్లనా సార్ మార్నింగ్ ఈవెనింగ్ అయితే ఫోర్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీస్కుంటాం సార్ ఓన్లీ ఒక సెషన్ అయితే టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మార్నింగ్ పొద్దున పూటైతే ఫైవ్ తర్టీకి ఓపెన్ అవుతుంది సర్ ఫైవ్ తర్టీ నుంచి నైట్ వరకు మళ్ళీ ఈవెనింగ్ అయితే ఫోర్ తర్టీ నుంచి ఎయిట్ తర్టీ వరకు ఉంటుంది సర్ ఆ మేమే ఇస్తాం సర్ లేద్ సర్ అవి మేమే ఇస్తాం సర్ అంటే వీక్లీ సిక్స్ డేస్ సర్ నిన్న హాలిడే సర్ అంటే పబ్లిక్ హాలిడేస్ ఏవన్నా వస్తే మ్యాక్సిమం హాలిడేస్ ఉండవు సర్ అప్పుడప్పుడు పెద్ద పెద్ద పండగలకే సర్ హాలిడేస్ ఇస్తాం సర్ సుమారుగా ఒక యాభై మంది వరకు ఉంటారు అది మేమివ్వమండి అది అది మీరే తెచ్చుకోవాలి ఆ లేదు సర్ అది మేము అది మేమివ్వలేము సర్ అది మీరంతట మీరే కొనుక్కొని తెచ్చుకోవాలి ఆ సరే సర్